హలో ఓలా క్యాబ్ సర్వీసా అండి నా పేరు రోహన్ అండి నేను మీ ఓలా క్యాబ్లోనే ముందు వెళ్ళాను ఇప్పుడే నన్ను ఇప్పుడే పికప్ చేస్కొని డ్రాప్ చేసారు నేను ఇప్పుడు చూసుకుంటే నా బ్యాగ్ ఒకటి ఉండిపోయింది అందులో ల్యాప్టాప్ ఉంది అదీ మీ క్యాబ్లోనే ఉండిపోయింది ఒకసారి మీ నా నంబర్తో చెక్ చేసి ఆ క్యాబ్ డ్రైవర్కి కాల్ చేసి ఒకసారి అడుగుతారా నేనున్నప్లేస్కి పంపిస్తారా అండి నాకు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడానికి నాకు ల్యాప్టాప్ లేదండి ఆ బ్యాగ్ చాలా అవసరమండి బ్యాగ్ లేకపోతే ఆఫీస్కి వెళ్ళలేను ఇప్పుడు కొంచం మీరు వెతికిపెడ్తారా ఒకసారి క్యాబ్కి కాల్ చేసి క్యాబ్ డ్రైవర్ని ఒకసారి ఆఫీస్కి రమ్మంటారా నేను దీనికి ఎమౌంట్ కూడా ఇస్తాను కొంచం అడిగేసి పంపించండి ఉంటానండి